కోఆర్డినేషన్ క్వషన్ మరేమోనండి నేను సంక్రాంతి పండగ గురించి తెలియజేయాలనుకుంటున్నానండీ ఎందుకని నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కదండి సంక్రాంతి పండుగా దాని గురించండి పైగా మాకు పంట పొలముంది అని చెప్పానంటా గానివ్వండి అందుకోసమనీ నేను సంక్రాంతి పండుగ మేము మా మా ఇంటివాళ్ళమయితే అందరం మంచిగానే జరుపుకుంటామండి అదీ సంక్రాంతి పండుగా దానీ అంటే వివరణ అంటే నాకూ సూర్యుడూ మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని పేరు వచ్చిందని తెలుసండి నాకయితే మకరంలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగ జరుపుకుంటాము దీన్ని అందుకే దీనిని మకరసంక్రాంతి అని కూడా పిలుస్తాం అండి ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ఉంటుందండి ఇం మూడు రోజులు కూడా మరీ ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటామండీ మొదటి రోజు భోగీ అనేసి సెకండ్ రోజు సా సంక్రాంతి అని దాన్నే మకరసంక్రాంతి అని మూడో రోజు కనుమా అని చేసుకుంటామండి భోగి రోజు మరేమోనండీ అంటే భోగి రోజు పొద్దున్న మూ ఉదయాన్నే మూడు గ మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఉన్న పాత కుర్చీలూ బల్లలూ అలాంటి చెక్క ఏమయినా ఉంటే తీసుకొచ్చి భోగీ మంట వేసుకొని దాని చుట్టూ పాటలు పాడుకొంటూ తిరుగుతూ ఉంటామండి భోగిపండుగా అంటే వై అంటే పాతవన్నీ తీసుకొచ్చి మంట పెట్టుకోమంటారు మంట చుట్టూ అంటే భోగిమంట చుట్టు తిరిగుకొంటు పాటలు పాడుకొంటు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటామండి ఇం ఇంటింట్లో అందరమూ మా ఎందుకంటే నూ కొత్త వస్తువులు కొనకొచ్చుకోని మళ్ళీ పెట్టుకుంటామండి పాతవి వేసేసి ఎందుకంటే మనం మన మనా అంటే మన పా మనం కూడా కొత్తగా ఉం అంటే మన ఆలోచనలు కొత్తగా ఉండాలి మనా ఏమంటరంటే మన జీవితం కొత్తగా మారాలి అనిజెప్పేసి ఆలసి అట్లా చేస్తామండి ఆ రోజూ ఉదయాన్నే చేసి లేసి చేస్తామండి భోగిమంట రోజు అదే రోజు కూడా మరేమోనండి సాయంత్రంపూట బొమ్మల కొలువు పేర్చి చిన్నపిల్లలకు బొమ్మల కొలువని చేస్తారండి ఈ బొమ్మరిళ్ళు కట్టి బొమ్మల కొలువు బొమ్మల పేరిట చేస్తారండి అప్పుడు ఏమి చేస్తారంటే వాళ్ళ పిల్లలకు కొత్త బట్టలు వేసేసి మంచిగా చిన్న ఆడపిల్లలు ఉంటే మరేమోనండి ఆడపిల్లలని చక్కగా అందంగా తయారుజేసేసి పట్టు లంగా వేసి గాజులేసి మంచిగా ఆడపిల్లను పద్దతిగా తయారుచేసేసి వాళ్ళకు రేగిపండ్లూ శనగలు పువ్వులూ చెక్కరగెడలు మరి కొన్ని నాణాలు మళ్ళీ కొంతమంది చెక్కా ఇవా మరా అంటే చాక్లెట్లు ఇట్లా ఇవన్నీ కలిపి వాళ్ళనూ కొ వాళ్ళకు సాయంత్రం పూట దీపాలు వెలిగించిన తర్వాత కొ బొమ్మరిళ్ళు బొమ్మలు అలా ఆటవస్తువులన్నీ పెట్టేసి మంచి మంచి బొమ్మలన్నీ పెట్టేసి బొమ్మరింట్లో మంచిగ దీపాలు ముట్టించి చేసి వాళ్ళపైన పోస్తారండి అందరు కలిసి పోసి ఏంచేస్తారంటే వాళ్ళకున్న దిష్టి పోవాలని కోరుకుంటారండి అలా పోసిన ముత్తయిదులకు మనం పట్టువస్త్రాలని మన స్తోమక స్థోమతకు తగ్గట్టుగా మన పట్టువస్త్రాలు పెట్టి తం తాంబూలం ఇచ్చి వాళ్ళ వాళ్ళనూ అంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొంట పిల్లలు ఆశీర్వాదం తీసుకుంటారండి అలా చేస్తామండి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకున్న దిష్టి పోతుందని నమ్మక అదొక నమ్మకం అండి మనకి తర్వాత సెకండ్ రోజు వచ్చేసి సంక్రాంతి అండి సంక్రాంతి రోజు మనమూ మంచి మంచి ముగ్గులు వేసుకుంటామండి సీ ముగ్గులు వేసుకొని తర్వాత ఈ ఆ రోజు పిండి వంటలు బాగా చేసుకుంటామండి పాలతో పాలూ పాలుబా పాలతో పాటూ పదా పాల పదార్థాలతో పిండి వంటలు చేసుకుంటామండి ఎక్కువగా మనమేం చేసుకుంటామంటే మిఠాయిలు స్వీట్లు అంటే స్వీట్లు నువ్వుల లడ్లు అండి బెల్లం నువ్వు బెల్లంతో చేసిన నువ్వుల లడ్లూ మళ్ళీ సఖినాలు బొబ్బట్లు అరిసెలు పులి పులిహోర పాయసం జంతికలు ఇట్లాంటివి చేసుకొని తింటామండి మరియా మళ్ళీ ఇంకా మరి పులిహోర మళ్ళీ ఈ రోజూ ఈ సంక్రాంతి పండగ రోజు ఏంటంటే పితృదేవతలకు తర్పణం వదులుతారండి అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి నమ్ముతారండి మా అంటే కొత్త బట్టలూ అంటే వాళ్ళకు మన ఆత్మ శాంతిస్తుందని మన వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుందని న నమ్ముతామండి అదేవిధంగా ఇంకా కొత్త బా మళ్ళీ తర్వాతా తర్వాత రోజు కనుమ రోజు ఏంటంటే గంగిరెద్దు వాళ్ళు వస్తారండి సంక్రాంతి రోజు కూడా మనము కొత్త కొత్త మంచి మంచి ముగ్గులు వేసేసి అందులో గొబ్బెమ్మలని పెట్టేసి చెఱుకుగడలనీ కొంపా పాలపొంగులాగా అంటే కుండలేసి కుండలపైన చెఱుకుగడలు అవన్నీ బొమ్మలు వేసి పెడతామండి మనం మంచిగా ముగ్గులు కలర్ కలర్ ముగ్గులు వే సి మంచిగా అన్ అంటే అలంకరించుకుంటాం అండి వాటిని తర్వాత వచ్చేసి పతాయింగా చీ చిన్న పిల్లలు ఏంటంటే మగవా మగవాళ్ళు ఎక్కువగా కా పతంగా వా ఏమంటారు అండి కైట్లు కైట్లు వేగరే కైట్స్ ఎగరేస్తారు అండి ఏంటి ఆ రోజు ఎండలో ఎగరేయడం వల్ల ఏమవుతుంది అంటే సూర్యుడు నుంచి మనకి డీ విటమిన్ అనేది బాగా లభిస్తుంది అండి ఎండలో ఎంత ఉన్నా కానీ ఏమీ నష్టమేం జరగదు అప్పుడు సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తారు కాని ప్రవేశిస్తరు కాబట్టి అప్పుడు మనకు డీ విటమిన్ అనేది బాగా వస్తుంది మళ్ళీ ఈ తర్వాత వచ్చేసి కనుమ రోజు ఏంటంటే కొత్త బట్టలూ కొత్త బట్టలు వేసుకొని కొత్త పట్ట ఇ కొత్త పంట కొత్త పంట ఇంటికి వస్తుందన్న ఆనందంతోటి కోడిపందాలు అంటే పశువుల పశువులుతో పాపం మనకు వ్యవసాయం చేయడానికి సహాయపడతాయిగాండీ వాళ్ళని వాటికి మంచిగా అలంకరించుకొని సంతోషంతో కోడి పందాలు నిర్వహించుకోవడము అట్లాంటివి చేస్తాం అండి కనుమ రోజు రోజునాడు వనభోజనానికి వెళ్తాం అండి కొంత కొన్ని కొన్ని ప్రదేశాలు మేము అయితే వెళ్తామండి ఆ రోజు కనుమ నాడు మినుము తినాలనే అనే సా మినుము తినాలని సామెత ఉందండి ఒకటి దానికి అనుగుణంగా మరేం చేస్తామంటే గారెలు వడలు చేసుకొని తినడం ఆనవాయితి అండి గారెలూ వడలూ కాకుండా పులిహోరా ఇంకా అట్లాంటివి పిండి వంటకాలు తి తింటూ ఉంటాము నువ్వుల లడ్లు తింటాం అండి నువ్వుల లడ్లు తినడం వల్ల ఏంటంటే చలికి చలికాలం కదండి చ మామూలు చలి ఉండదు బా బాగా చలి ఉంటుంది కదా నువ్వుల లడ్లు తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుందని చేప్పేసి బ్లడ్ దాని కోసం అని నువ్వుల లడ్డు ప్రతీ పండక్కి ఒకా ఆచారం అంటు ఉంటుందండి అదేవిధంగా సఖినాలనూ తినడంవల్ల నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తాం అండి మనం ఏదయినా పిండి వంటలు చేసినప్పుడు ఎందుకు అంటే నువ్వుల వ నువ్వులను తినడం వల్ల నువ్వులూ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతాయి ఒకటి మంచి సూర్యునికి అంటే నువ్వులూ మంచి ఆరోగ్యానికి మం అంటే నువ్వుల నుంచి నూనె లభిస్తుంది కాబట్టి మంచి మంచి మా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వాడుకుంటాం అండి దీనికి అనుగుణంగా గారెలు అవి చేసుకొని తినడం ఆనవాయితీగా వస్తుందండి కనుమనాడు తర్వాత వచ్చేసి మరేమోనండి గంగిరెద్దు వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళు వాళ్ళకు మనం ఏమన్నా అంటే ధాన్యం ఉంటుంది కదండి మనకు పంట కొత్త పంట స్తది కదండి చేతికి కొత్త పంట వచ్చినప్పుడు కాసు ధాన్యాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అంటే ఆవులతో అంటే ఆ గంగిరెద్దుతోటి మంచిగా నమస్కారం చేయించి అయ్యవారికి దణ్ణం పెట్టు అయ్యా అమ్మవారికి దణ్ణం పెట్టు అనుకుంటాంటే అవీ ఆ ఆవులు మాకు మోకాళ్ళ మీద నిలుచుని నా తలకాయ తిప్పుతూ చాలా బాగుంటుందండి సంక్రాంతి పండగా నాకు చాలా ఇష్టమండి నాకయితే సంక్రాంతి పండగంటే చాలా ఇష్టమండి ఎందుకంటే మూడు రోజులు మంచిగా ఇంట్లో అందరు చుట్టాలు ఉంటారు మంచిగా చేసుకుంటాము పిండివంటలు అవన్నీ చేసుకొని తింటూ ఉంటాము చేస్తుంటాము బాగుంటుందండి సంక్రాంతి కోడిపందాలు మళ్ళీ ఇంకా ఇవీ అంటే ఏమంటారు కోడిపందాలూ వ్యవసాయం పం పంట పం పంట చేతికొచ్చి పైసలు చేతిలో ఉండడం వల్ల పండగా చాలా సరదా సంతోషంగా చేసుకుంటామండి